బైకర్గా మీరు ఎదుర్కొనే కొన్ని అతిపెద్ద సవాళ్లుు ఏమిటి వాటిని ఎలా అధిగమిస్తారు బైకర్గా నేను ఎదుర్కొనే అతిపెద్ద సవాలు అనేవి వివిధ రకాల ప్రమాదాల నుండి రక్షణ పొందడం సురక్షితంగా ప్రయాణించడం మరియు రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం ఇబ్బందికరమైన ట్రాఫిక్ను ఎదుర్కొనడమే కాక అనుకున్న చోటికి చేరుకోవడం కూడా కష్టం అవ్వచ్చు ట్రాఫిక్ వలన సమయం నష్టపోయా నష్టపోవడం మరియు వాహనాలు దగ్గరగా ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది దీనిని అధిగమించడానికి నేను సరిగ్గా ట్రాఫిక్ ట్రాఫిక్ను అంచనా వేసి జాగ్రత్తగా బైక్ నడుపుతాను అలాగే ఎప్పటికప్పుడు వాహనాన్ని సర్దుపాాటు చేసుకుంటూ ఎదురుగా వచ్చే వాహనాలను ముందుగానే గమనిస్తాను ఇబ్బందికర వాతావరణం కూడా ఒక పెద్ద సవాలుగా ఉంటుంది అంటే ఉదాహరణకి వర్షము మంచు లేదా పగటివేళ సరైన దృష్టి లేని పరిస్థితులు ఈ పరిస్థితులో నేను బైక్ మీద వర్షపు కప్పును వాడుతాను సర్దు సర్దుబాటుతో నడిపిస్తాను మరియు రోడ్డు సరైన వేగ రోడ్డు పైన సరైన సగటు వేగంతో వెళ్తాను దాదాపు డ్రైవింగ్ మార్చి నెమ్మదిగా ప్రయాణిస్తాను ఎగుడుదిగుడుగా ఉండే రోడ్లు కూడా చాలా ప్రమాదకరమైనవి ఇలాంటి పరిస్థిలో బైక్ని స్థిరంగా నిర నియంత్రించడానికి జాగ్రత్తగా స్విచ్ చేయడం ముందస్తుగా రోడ్ పరిస్థితులను గమనించడం ముఖ్యం అలాగే మట్టి రోడ్లు లేదా చెరువులు ఉండే ప్రాంతాల్లో మరి రోడ్డు పైన ఇసక ఉంటాది ఇసక ఉండే చోటు కూడా చాలా జాగ్రత్తగా బైకు నడపాలి అంతేకాకుండా కొంచెం వేగాన్ని తగ్గించి బైక్ను మరింత నియంత్రించడానికి ప్రయత్నం చేయాలి కొండ ప్రాంతాల్లో ప్రయాణం చేయడంలో ఎగువ పైకి వెళ్లే లేదా కిందకి రావడంలో జాగ్రత్త అవసరం ఇక్కడకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం దారి తప్పకుండా ఉండడానికి పెద్దగా సహాయపడుతుంది మరొక ముఖ్యమైన సమస్య వన్య ప్రాణులు జంతువులు రోడ్ల మీద అవి ఉండడం అంటే మేకలు ఉడుములు పశువులు ఇలా అనేక రకాలుగా రోడ్లు పైన తిరుగుతూ ఉంటాయి అప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళకపోతే ప్రమాదాలు జగ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి నేను అత్యంత జాగ్రత్తగా బైక్ని నడుపుతాను ఎప్పుడూ చుట్టుపక్కల గమనిస్తూ ఉంటాను వన్య ప్రాణులు కూడా ట్రాఫిక్ నియంత్రణ ఉండకుండా వస్తే వాటిని మళ్ళీ నివారించడానికి నేను ముందుగా వేగాన్ని తగ్గించి బైక్ని కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటాను ఇలాంటి సవాల్ను ఎదుర్కొనే సమయంలో బైకర్గా నా శ్రద్ధం మొత్తం రోడ్ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తగా బైక్ నడపడం సరైన పద్ధతులు పాటించడం మరియు ఇతర ట్రాఫిక్ సమస్యలతో సభ్యులతో సమన్యంగా సమన్వయం అవసరంగా చూసుకుంటాను